పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్ట్ ఒకటి రెండు వేల సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై డిసెంబర్ ఆరు